మా గుంటూరు జిల్లాలో ఏంటంటే ఎక్కువగా మేము జరుపుకునే పండగలు ఏంటంటే ప్రత్యేకంగా అయితే సంక్రాంతి ఎందుకంటే మేము అక్కడ పుట్టింటికి కూతుళ్ళు వచ్చి పెద్దలకి బట్టలు పెట్టి వాళ్ళకి పిండి వంటలు అవన్ని చేసి వండుతారు కాబట్టి మేము ఎక్కువగా పని మా మకర సంక్రాంతిని ఎక్కువగా చేసుకుంటాము దానివల్ల ప్రతీ ఒక్కళ్ళు అలాగా ఆ రోజంతా ప్రతిబింబిస్తూ ఉంటుంది అలాగ మేము అయితే మేము ముఖ్యంగా చేసుకునే పండగ అయితే ఇది అలాగే మా సాంస్కృతిలో ఎక్కువ చేసుకునే పండగలు దీపావళి మరియు సంక్రాంతి ఉగాది దసరా అలాగే ఇంకా శ్రీరామనవమి ఇంకా చాలా పండుగలు ఉన్నాయి ఈ పండగలన్నింటినీ మేము చాలా ఘనంగా చేసుకుంటాము